ఆ ప్రాంతంలో అన్ని రకాల వ్యాపార కార్యక్రమాలు జరుగుతాయి వాటికి తగిన కావలసిన వనరులు ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉన్నాయి ఆ ప్రాంతంలో కూరగాయలు వ్యాపారస్తుల పళ్ళ వ్యాపారస్తులు ఇంటి సామాన్లు అమ్మే వ్యాపారాలు కరెంట్ పనికి సంబంధించిన వ్యాపారాలు ఇలా చాలా ఉన్నాయి మా ప్రాంతంలో కూరగాయలు పళ్ళు పండించడానికి పంట భూములు ఉన్నాయి నీరు కూడా సహజంగానే వస్తాయి వీటిని కొన్ని వనరులుగా చెప్పవచ్చు